ఇది గొర్లికా రెస్టారెంటే కదండీ ఇక్కడ చికెన్ నైన్టీ సిక్స్ ఫేమస్ అంట కదండీ ఇప్పుడుందా అదే అందుకోసమే చాలా దూరం నుంచి మేము వచ్చాం మా కుటుంబంతో సహా ఇప్పుడు ఉందా అండి అది మాకు స మాకు ఇవ్వగలరా చాలా కృతఘ్నతలండీ పర్లేదు చేసివ్వండి మేమంతా వెయిట్ చేస్తాము చాలా దూరం నుంచి వచ్చాము ఈ గొర్లికా రెస్టారెంట్లో చికెన్ నైన్టీ సిక్స్ చాలా ఫేమస్ అనేసి అదే పనిగా మీకోసం అని ఇక్కడికి వచ్చామండి అలాగే మాకేమైనా చికెన్ బిర్యానీ రకరకాల ఏమైనా ఉన్నాయా చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ కబాబు అలా ఏమైనా అలాగే రోయ్యల బియా రొయ్యల బిర్యానీ ఒకటిను చికెన్ నైన్టీ సిక్స్ ఒకటి దమ్ బిర్యానీ ఒకటి ఇవ్వండి ఒక ఐదు మందికి ఇవ్వండి కొంచెం కారం ఎక్కువ వెయ్యండి కారం తక్కువ లేకుండా ఇది ఆన్లైన్ డెలివరీ ఇది ఆన్లైన్ డెలివరీలో కూడా పంపించగలరా అండి వేరే ఊరికలా ఏమైనా మళ్ళా ముందుగా ఏమైనా పెట్టేటట్టు ఉంటే ఏమైనా మీ నెంబర్ ఇవ్వండి మేము చాలా దూరంలో ఉన్నాం మాకు కావాలన్నప్పుడు ఆర్డర్ ఎలా పెట్టుకుంటాము ఇవి మీ బ్రాంచులు ఇక్కడ ఒక్కటే కదండీ ఉంది వేరే ఊర్లో లేవు కదా అవునా కబాబ్స్ ఏమైనా ఫేమస్ ఉన్నాయా అండి ఇక్కడ చికెన్ టిక్కా అలా ఏమైనా ఇంకా మటన్ కీమా ఒకటి చెప్పండి ఇంకా ఏమైనా ఉన్నాయా అండి శాకాహ శాకాహారం ఏం వద్దులెండి ఇంతదూరం మాంసాహారం కోసం వచ్చాము ఎంత సమయం ఎంత సమయం పడుతుందండి ఇవి అలాగే అలాగే ధన్యవాదాలు